నమస్తే అండి మేము ఢిల్లీ నుంచి వచ్చాము సార్ మీదీ ఈ ఊరేనా

ఇప్పుడు మనం మనం చూడడానికి ఆహ్లదకరమైన వాతావరణం ఏముంటాయి ఇక్కడ అంటే అవునండి అంటే ఇప్పుడు మనం అంతర్వేది వెళ్ళాలి సార్ అంతర్వేది వెళ్లాలంటే ఎలాగా మరి మనకి రేట్లు ఎలా ఉంటాయి ట్రావెలింగ్ ఎలాగా రేపు వెళదాం అనుకుంటాను సార్ కారు ఒకటి అరేంజ్ చేయగలరా అలాగే అండి ధన్యవాదములు